మారుతి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ నేను ఈ మంత్ చెల్లించిన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ యొక్క బిల్లు చెల్లింపు వివరాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను దానికి మీరు నాకు బిల్లు వివరణను అందించగలరని కోరుతున్నాను నా బ్రాడ్బ్యాండ్ యొక్క కనెక్షన్ నెంబర్ మూడు రెండు సున్నా ఏడు నాలుగు మూడు ఏడు సున్నా రెండు సున్నా నా మొబైల్ యొక్క చివరి నాలుగు అంకెలు నాలుగు మూడు రెండు ఏడు